నేను మా ఆఫీసులో చేసిన ఒక పొరపాటేంటంటే నేను పని చేసేది ఓలా కంపెనీకి కస్టమర్ సపోర్ట్ అన్నమాట అండి నేను రీఫండ్ ఇచ్చేటప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వబోయి థౌసండ్ టు హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసాన్ననమాట బై మిస్టేక్ ఒక జీరో ఎక్స్ట్రా పడిపోయింది సో అది నేను ఫస్ట్ చూసుకులేదు కొన్ని రోజులు తర్వాత క్వాలిటీ వాళ్ళు దాన్ని చెక్ చేసి నాకు నా పైన మెయిల్ రైజ్ చేశారు ఎస్కలేట్ చేశారు దాన్నంతా నేను మళ్ళీచెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ట్రా అమౌంట్కి కస్టమర్ తోనే మనం మాట్లాడేక్ కుదరదు సో దానివల్ల వాళ్ళు మా కంపెనీ కాస్ట్ కటింగ్ నుంచి కట్ చేస్కున్నారు అండ్ నా పైన ఎస్కలేట్ చేశారు ఇలాగ టర్మినేట్ చేయాలి లేదంటే వార్నింగ్ లెటర్ ఇష్యూ చెయ్యాలని ఎస్కలేట్ చేశారు కానీ మా టీమ్ లీడర్ అండ్ మేనేజరు మా క్వాలిటీ వాళ్ళతో కానీ క్లయింట్స్తో కాంప్రమైజ్ చేసి ఆ తప్పుని కప్పిపుచ్చారు అండ్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వబోయి నేను థౌసండ్ టూ హండ్రెడ్ ఇచ్చేశాను కస్టమర్కి సో అలా జరిగింది అండ్ దానికి దాన్ని సమర్ధించుకోడానికి ఇంక మా టీమ్ లీడర్సు మా మేనేజరు బాగా హెల్ప్ చేశారు సో నేను కూడా ఒక అపాలజీ మెయిల్ కూడా రైజ్ చేశాను మా క్లయింట్స్కి అండ్ మా క్వాలిటీ టీమ్ వాళ్ళకి సో దాని వల్ల నాకు ఒక రిమార్క్ అనేది పడిందన్నమాట ఆఫీస్లో సో ఈవిదంగా నేను దాన్ని ఎప్పటికైనా ఇంక నెక్స్ట్ నించి కూడా నాకు అదే టాకు దాన్ పైన ఏ రీఫండ్ ఇచ్చినా నాకు మా క్వాలిటీ టీమ్ వాళ్ళు ప్రతి ఒక్క టికెట్ని చెక్ చేస్తూనే ఉన్నారు సో నేను దాన్ని కవర్ చేసుకోవడానికి నాకు మినిమమ్ ఒక త్రీ మంత్స్ అన్నా పట్టింది సో నేను కరెక్టుగా రీఫండ్సు నెక్స్ట్ టైం నుంచి ఇ ఇచ్చేటప్పుడు చెక్ చేసి ఒకటికి రెండు సార్లు కరెక్టుగా ఇస్తూ వెళ్తూ ఉండేవాడిని అండ్ దాన్ కవర్ చేయడానికి మా టీమ్ లీడర్ అండ్ మేనేజర్ బాగా సపోర్ట్ చేశారు సో ఆ విధంగా నేను దాన్ని కవర్ చేసుకున్నాను